హలో నమస్కారం సార్ నా పేరు కిరణ్ కుమార్ సార్ మన కళాశాలలోనే నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్ బై మిస్టేక్ నా ఐటీ బ్రాంచ్ సార్ అయితే బై మిస్టేక్ క్లాస్ రూమ్లోని నా కా క్లాస్ రూమ్ ఆర్ కళాశాల ఆవరణంలోని నా పర్సు మిస్ అయింది సార్ దాంట్లోనే కొంచెం వ్యాల్యుబుల్ అ అందులోని సార్ మన ఏటీఎం కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఇవి కొంచెం ఇంపార్టెంట్ వి ఉన్నాయి సార్ అయితే ఇంటి దగ్గర మా నాన్నగారు అవి లేకపోతే నాకు అన్ని విధాలు ప్రాబ్లం అవుతుంది సార్ మీరేమైనా నా నాకోసం కళాశాలలోని క్లాస్ రూమ్స్లోని ప్లస్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్